చెప్పండి మా హోటల్లో ఇప్పటివరకు ఎటువంటి అశుభ్రమైనది లేదండి మీకు పొరపాటున ఏదో అశుభ్రమైన ఆహారం ఏంటంటే మీది ఒక ఆహారాన్ని శుద్ధపరచుకున్నప్పుడు ఏమైనా పొరపా ఈగలనేవి గమ్మున పొరపాటున వచ్ఛినంట్ ఉన్నాదేమో కానీ ఇంతక ముందైతే మా దగ్గర ఎప్పుడూ అశుభ్రమైన ఆహారం అనేది లేదు మీరు ఇప్పటివరకు మాకు ఎటువంటి ఫిర్యాదులు ఏమియూ రాలేదు ఇక మీదట రాకుండా కూడా చూసుకుంటాము ఎందుకంటే మీ దగ్గర నుంచి మొదటి ఫిర్యాదనేది మీ దగ్గర నుంచే వచ్చింది మేము ఆ ఫిర్యాదుని స్వీకరిస్తూ ఎటువం తగిన జాగ్రత్త ఆహారం విషయంలో మేము మా యొక్క హోటల్ అంతా కూడా తగిన జాగ్రత్తలు అనేది తీసుకోమని నేను చెప్తాను అలగే మా సిబ్బందికి కఠినంగా ఆ యొక్క చూసుకోవాలని చెప్పి ఆహారంపై ప్రత్యేకమైన ఆ యొక్క శిక్షణ అనేది కూడా ఇవ్వడానికి మేము మా యొక్క హోటల్లో యొక్క సిబ్బంది మొత్తం మేము ప్రయత్నిస్తాము తప్పకుండా మీరు చేసిన ఫిర్యాదు మేరకు మీకు మేము మా యొక్క తరఫు మా యొక్క హోటల్ తరఫున ఆ యొక్క క్షమాపణలు కోరుతూ అలాగే మరొక్క విధం మరొక్కసారి వచ్చినప్పుడు కానీ మరొక్కరి వేరే విషయంలో కూడా మేము తగిన జాగ్రత్తలు తీసుకుంటామని మీకు చెప్తున్నాము మా ఎందుకంటే మా యొక్క హోటలు విలువలు గల విలువైనది కాబట్టి మా యొక్క విలువ మా యొక్క హోటల్ విలువ తగ్గుకుండా ఉండుటకు తగిన జాగ్రత్తలు ఆహార విషయంలో మేము తప్పక పాటిస్తామని మీకు చెప్తున్నాము